మా ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారి సిరిమానోత్సవం జాతర అనేది జరుగుతుంది దాని వెనకాదల ఒక చరిత్ర ఉంది అదేమిటి అంటే విజయరామరాజు చెల్లెలు పైడిమాంబ తన అన్న బొబ్బిలి యుద్ధంలో మరణించాడని తెలిసి పెద్ద చెరువులో ప్రాణత్యాగం చేసి పైడితల్లిగా మారుతుంది సిరిమా సిరిమానోత్సవాన్ని ఆమె పేరు మీదన జరుపుతారు సిరిమానం అంటే సంపదలిచ్చే పెద్ద చెట్టు పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలు ఇంటి దేవత దీనిని ప్రతి సంవత్సరం విజయనగరం జిల్లాలో విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నిర్మిస్తారు పూజారి సిరిమారం సిరిమానం స్వీకరిస్తారు ధర్మకర్తను అరవై అడుగుల పొడవు ఉండే సిరిమానోత్సవాన్ని తెచ్చి దాన్ని చివర ఒక ఆసనం ఏర్పాటు చేస్తారు పూజారిని పైడితల్లి రూపంగా భావించి ఆ ఆసనంలో కూర్చోబెట్టి దేవాలయం నుండి రాజప్రసన్నం వరకు మూడుసార్లు ఊరేగిస్తారు ఆ ఊరేగింపులో బేసరి వాళ్లు అంజలి రథం ముందు నడుస్తుంది జాతరలో భాగంగా అమ్మవారు ఘటములో రాజ్ మహల్కు తీసుకువెళ్తారు పూజారి రాబోయే కాలంలో జరిగే మంచి చెడలు చెబుతారు రైతులు విత్తనాలు పంచుతాడు ఆ విత్తనాలు తమ పొలంలో వేసుకుంటే పంటలు బాగా పండుతాయి అని నమ్మకం ఈ సిరిమానోత్సవం లక్షల మంది భక్తులు పాల్గొంటారు